హలో జొమాటో ఫుడ్ కోర్ట్ నేను ఆర్డర్ చేసిన చికెన్ మంచూరియా వెజ్ నూడిల్స్ లాలీపాప్స్ దమ్ బిర్యాని ఆర్డర్ యొక్క ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలని ఆత్రుతగా ఉంది మీరు దయచేసి నా ఆర్డర్ యొక్క ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకోని చెప్పగలరా నేను ఆర్డర్ చేసిన ఫుడ్ యొక్క ఆర్డర్ ఐ డీ మూడు రెండు ఏడు మూడు నాలుగు మూడు ఏడు రెండు సున్నా రెండు నా టెలిఫోన్ యొక్క చివరి నాలుగు అంకెలు మూడు రెండు ఏడు రెండు